సత్య సాయి జిల్లా సత్ సత్య సాయి జిల్లా పెనుకొండ లేపాక్షి కదిరి లక్ష్మీనరసింహ స్వామి గుడి ప్రసిద్ధి పెనుకొండలో కృష్ణదేవరాయలు ఏడు ఏడు నూరు సంవత్సరాలు కిందట పాల్ పాలించారు ఈ ఇక్కడ గుళ్ళు గుడిసెలు రాజుల వారి నాటి కోటలు ఉన్నాయి ఇక్కడ బాబా ప్రసిద్ధి గుసు నెలకొల్పుతారు కర్ణాటక నుంచి వేరే జిల్లాల నుంచి బాబా పాస్కు వస్తున్నారు ముస్లింలు కలిసి అంతా ప్రార్ధన చేస్తారు కదిరి లక్ష్మీనరసింహస్వామి గుడి ఉంది ఈ గుడి సుడి సుట్టకు పో పోవు చాలామంది వస్తారు వేరే వేరే జిల్లా నుంచి వస్తారు ఈ గుడి చాలా పెద్దది ఇది చాలా ప్రసిద్ధి చెందిన గుడి